అది నాకు పుస్తకాలు కావాలి అండి మనకి గవర్నమెంట్ జాబ్కి అవునండి

ఆయ్ అవును నేను గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నానండి గ్రూప్ టూ బుక్స్ కావాలండి అలాగే కొంచెం మా బ్రదర్కేమో ఎస్ఎస్సి ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబందించిన కూడా కావాలండి సెంట్రల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సెంట్రల్ అవి కూడా కావాలండి అవి ఆర్ఎస్ఐ బుక్ ఉంది కదండీ

అన్నీ ఉన్నాయి అండి సరే అండి కొంచెం శ్యాంపుల్ ఏమైనా చూపిస్తారా మాములుగా అంటే నేను ఎడిషన్

అది అది ఎడిషను టూ ఉందండి నుండి త్రీ వచ్చింది కదండి మార్కెట్లోకి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్కు ఎడిషన్ త్రీ వచ్చిందండి న్యూ ఎడిషన్ కావాలండి

సరే సరేనండి రేపు మార్నింగ్ వస్తానండి ఇలాగ ఒక టూ అవి కూడా తీసుకుంటాను అండి రేపు వచ్చినప్పుడే తీసుకుంటాము అండి అప్పుడు రేపు వచ్చినప్పుడు తీసుకుంటామని మా బ్రదర్ని కూడా తీసుకొస్తానండి తీసుకొచ్చాక అప్పుడు తను కూడా చూసుకుంటాడు తనకు కావాల్సిన బుక్కులు అప్పుడు మనం మాట్లాడుకొని కొంచెం మొత్తం మీద అన్నీ చూద్దాము అండి కొంచం మీరు డిస్కౌంట్

అలాగే అదేనండి అదేనండి అదేనండి మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళను తీసుకొని వస్తాను మీరు ఒకవేళ కొంచెం తగ్గించి ఇస్తానంటే మాట్లాడదామని వచ్చానండి ముందుగానే వచ్చి అవును అవునండి అవునండి అదేనండి అవునండి మా అవునండి మా మా కజిన్ కూడా అలాగే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అండి సాఫ్ట్వేర్కి ప్రిపేర్ అవుతున్నాడు తనకి కూడా చెప్పానండి అదే రేపు ఏ రేపు ఏ టైంకి రమ్మంటారండి పదింటికి తీసేస్తారా అండి సరేనండి రేపు వస్తారా అండి మామూలుగా మీది మీ ద్వారా అకౌంట్స్ కూడా మనకి థర్టీ రుపీస్ అలా ఉంటాయి కదండీ ఫోన్పే చెయ్యాలండి ఫార్టీ రుపీస్ అవి తీసి ఉంచండి అంటే నేను కొంచెం ఊరు వెళ్ళే పని ఉందండి అందుకనే మీరు వచ్చి తీసి మీరు తీసుకురండి కొంచెం ఇది థర్టీ రుపీస్ రఫ్ నోట్స్ ఏమో ఒక టెన్ తీసుకురండి మనకి క్లాస్ బుక్స్ వస్తాయి కదండి ఫుల్ వైట్ అవి థర్టీ రుపీసో ఎంతో ఉంటాయండి థర్టీ ఫైవ్ రూపీస్ ఎంతో పడతాయి కదండీ మీ దగ్గర అవి అవి ఒకటి ఎంత అవి ఒక టెన్ తీసుకురండి దాంతోపాటు బుక్కులు ఒక రెండు తీసుకురండి ఇంకొకటండి ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఉందా అండి ఇంగ్లీష్కి సంబంధించిన గ్రామర్ బుక్స్ లేటెస్ట్

సరేనండి సరేనండి మరి రేపు మిమ్మల్ని అయితే వస్తానండి పది ప